సార్ ఈ మా ఫోన్ కొంచెం రిపేర్ అయింది చూడండి సార్ డిస్ప్లే పోయింది

ఏది ఏదైతే బాగుంటుంది అండి అంటే మీ దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి

అదే కానీ నా ఫోను కొంచెము ఖరాబ్ అయిందండి క్రొత్త ఫోను కొందాము అనుకుంటున్నాను అదే మీ దగ్గర ఏమేం ఫోన్లు ఉన్నాయి చెప్పండి కొంచెం ఒక పది వేల నుంచి ఇరవై వేల మధ్యలో చెప్పండి

చెప్పండి ఒక రియల్మీ కె కెమెరా ఏం కెమెరా ఎంత అండి ఫ్రెంట్ కెమెరా మంచిగా ఉంటుందా ఇంకా ఇంకా ఇంకేం ఫోన్లు ఉన్నాయి అండి వివో వివో బాగానే ఉంటుందిలే ఇంకా ఇం అవునండి ఆ ఫోన్ బాగానే ఉంటుంది ఇంకా ఇంకేం ఫోన్లు ఉన్నాయి ఐక్యూ బాగానే ఉంటుంది కానీ ఆల్ రౌండర్ ఫోన్లు ఏమైనా ఉన్నాయా ఖర్చు అవుతుంది అండి అంటే ఇక చూప్ ఫస్ట్ అయితే చూపించండి తరువాత చూద్దాము వన్ ప్లస్ ప్రైజ్ ఏమైనా తగ్గియే దాని ప్రైస్ ఏమైనా తగ్గేటట్లు ఏమైనా ఉందా అంటే మా దగ్గర అంత బడ్జెట్ లేదు ముప్పై వేలు పెట్టలేము కొంచెం చూడండి ఈఎంఐయా ఎంత కట్టాలి నెలకి సరే అండి బాగానే ఉంది ఇంకా ఇంకేమైనా దీని మరి దీనికంటే మంచి ఫోన్లు ఏమైనా ఉన్నాయా అండి దీనికంటే మంచి ఫోను లేదా అయితే ఆ ఈ ఫోన్ ఇచ్చేసేయండి ఇక సరే అండి